మీ గ్రామంలో నిర్వహించబడే వ్యాపారాలు ఏవి మా గ్రామంలో చాలా రకాల వ్యాపారాలు నిర్వహించబడతాయి అందులో ఒకటి కిరాణం కిరాణం షాప్లో అన్ని రకాల వస్తువులు దొరుకుతాయి మనం నిత్యావసర వస్తువులు అంటే వంటకు ఉపయోగించబడే మన ఆహారం కొరకు పప్పు దినుసులు నూనె వీటికి సంబంధించినవన్నీ అందులో దొరుకుతాయి ప్రతీ ఒక్కటి షాప్లో ఉంటాయి ఇంకా ఇంకా స్టీల్ సామాన్ స్టీల్ మనం ఇంట్లో ఉపయోగపడడానికి చాలా రకాల వస్తువులు అందులో దొరుకుతాయి ఇంకా బోల్డర్ షాపు మనం వంట చేసుకోవడానికి ఉపయోగపడే గంజులు చెంచాలు ఇతర సామాగ్రి అన్నీ అందులో అమ్ముతారు ప్రతీ ఒక్కటి అందులో దొరుకుతుంది ఇంకా బట్టల షాపు మనం వేసుకొనే బట్టలు అన్నీ దొరుకుతాయి ఇంకా కట్టె మిషన్ అంటే మనము మన రోజూ మనకు ఇంటికి ఉపయోగపడే చెక్క తలుపులు కిటికీలు వాటికి సంబంధించినవన్నీ ఇక్కడే తయారుచేస్తారు ఇంకా ఫ్లోరింగ్ ఫ్లోరింగ్ సంబంధించినవి షాప్లు కూడా ఉన్నాయి టైల్సు మార్బుల్సు ఇవన్నీ ఇక్కడ దొరుకుతాయి ఇంకా మా గ్రామంలో అయితే ప్రతీ శుక్రవారం సంత జరుగుతుంది ఆ సంతలో తాజా తాజా కూరగాయలు దొరుకుతాయి వివిధ గ్రామాల నుండి వాళ్ళు ఇక్కడికి తెచ్చి అమ్ముకొని వెళ్తూ ఉంటారు తాజా తాజా కూరగాయలు ఆకుకూరలు ఇంకా పండ్లు ఈ ఇంకా చాలా రకాల వస్తువులు దొరుకుతాయి ఇంకా అక్కడనే చిన్నచిన్న దుకాణాలుగా పెట్టి అందరూ అమ్ముకుంటారు మరియు ఆదివారం ఆదివారం కూడా సంత జరుగుతుంది చికెను మటను ఫిష్ ఇవన్నీ ఇక్కడనే చేస్తారు ఈ శనివారం కూడా సంత జరుగుతుంది గేదెలమ్మడం మేకల పంపిణీ గొర్రెలు అమ్మడం ఇవన్నీ కూడా మా ఊర్లో జరుగుతాయి ఇంకా చాలా రకాల వస్తువులు కూడా ఇక్కడ దొరుకుతాయి